రాజుల కాలం నుంచి మొగలుల చక్రవర్తులు కానీ శ్రీకృష్ణదేవరా కానీ మౌర్య సామ్రాజ్యం నుంచి తెలుగు భాషలో ఎన్నో కావ్యాలు కవిత్వాలు గ్రంథాలు వ్యాకరణ అవన్నీ గ్రంథాలు వాళ్ళకి కావలసిన గేయాలు చాలానే చరిత్రకు కావలసిన ఉత్తరాలు కానీ రాజ్యం గురించి కావలసిన ఏవైనా సభలు కానీ మీటింగ్లు కానీ ఇలా రకరకాలుగా తెలుగు మాట్లాడేవారు తెలుగు భాష అనేది వేరే భాషల్లోకి ట్రాన్స్లేషన్ సంస్కృతి కానీ లాటిన్ భాషల్లో కానీ పర్షియన్ భాషల్లో కానీ చాలా భాషలకు మార్చాలని తెలుగు భాషను చాలా రకాలుగా ఉపయోగపడుతుంది వాటిలో వచ్చే పదాలు కూడా తెలుగు శైలిలోకి మార్చడానికి ఒక అర్థవంతంగా సరలైన భాష కావ్య భాష గ్రాంధిక భాషగా వ్యాకరణ అంశాలు కానీ హల్లులు కానీ అచ్చులు కానీ దివాసాక్స్లు కానీ చాలా అక్షరాలను చదవటానికి మరియు రాయడానికి అర్థంఅవంతంగా మరియు ఇతరులకు వ్యక్తులు కానీ ఎవరైనా సంభాషణా లేదా అర్థం చేసుకోవడానికి వృద్ధులు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ సైంటిస్టులు కానీ ఆస్థాన కవులు కానీ సినీకారులు కానీ గాయనీ గాయకులైన పాటలు పాడాలని గ్రంథాలు రాయలని మహాభారతము రామాయణము భగవద్గీత కూడా సంస్కృత భాష నుంచి తెలుగులో భాషలో అనువదించడం కూడా తెలుగు భాష ఎంతో ఉపయోగపడింది అలాగే తెలుగులో ఉన్న వార్తాపత్రికలు కానీ ఉన్న స్వాతంత్రం ఉద్యకరం వార్తాపత్రికలు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి ఇంగ్లీష్ పత్రికలు తెలుగు పత్రికల్లో అనువదించడం కూడా తెలుగు భాష ఎంతో స్వాతంత్ర ఉద్యకాలంలో ఉపయోగపడింది అలాగే వార్త పేపర్లు ఉన్నాయి న్యూస్ పేపర్లు తెలుగు పేపర్లోనే వార్త మీడియాలో ఇంగ్లీష్ పేపర్లు తెలుగు భాషలో మార్చాలని లేదా వేరే భాషలో అమెరికా లాటిన్ ఫ్రెంచ్ భాషలో కూడా మన సినిమాలు తెలుగు భాష సినిమాలు డబ్బింగ్ చేసి తెలుగులోకి అనువదించడానికి తెలుగు భాష ఎంతో ఉపయోగపడుతుంది లేదు అంటే సినిమా చరిత్రకలు సినిమాలో పాటలు రాయాలి అన్నా తెలుగులో రాయడం తెలుగు భాషలో మరి ఇంగ్లీష్ పాటలు హిందీ పాటలు డబ్బింగ్ చేయలేం తెలుగు పాటలు అలాగే బుర్రకథలు కానీ హరికథలు కానీ శివపద నాటకాలు గేయాలు అన్నా వాటిలో ఉన్న పద్యాలు వాటిలో ఉన్న హాస్యనటులు కానీ చిన చి వివిధ వివిధ హాస్యనటుల యొక్క పాత్రలు కానీ తెలుగులోన సంబోధించడానికి మరియు వినడానికి ఎంతో ఉపయోగపడుతుంది తెలుగు భాషలో ఉన్న గ్రా వ్యాకరణంశాలు శైలులు భాషా శైలి ప్రతి పద్యాలు కానీ పద్యాలు కానీ భావాలు కానీ ఎటువంటి నీతి కథలు కానీ పొడుపు కథలు కానీ సామెతలు అయిన తెలుగు భాషలో ఎంతో మార్చడానికి లేదా ఒక ఒక అనువాదాన్ని ఇంకొక అనువాదించడానికి తెలుగు భాష ఎంతో ఉపయోగపడుతుంది ప్రాచీన భాషా లేదా విదేశీ ఒక విదేశీ మీద తెలుగు భాషకి ఎంతో ప్రాచుర్యం పొంది శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి తెలుగు భాషకి ఎంతో ప్రాముఖ్యత మంచి పేరు గొప్పదనం ఉంది పండితులు పామరులు చదువుకున్న వారు చదువు లేని వారు కూడా తెలుగులో మాట్లాడడానికి తెలుగులో చదువుకున్న వారు కూడా తెలుగులో అర్థ అర్థవంతంగా మరియు ఒక రీతిలో భాష శైలిలో గ్రాంధిక వ్యాకరణంసం ఒక వ్యాకరణాంశాలు మరియు వాక్యం కానీ పదం కానీ అర్థం కానీ శ్రద్ధ నీతిగా అందరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది